సన్నివేశం రవాణా ఏజెన్సీ ఫిర్యాదు చేయటం రవాణా ఏజెన్సీ కస్టమర్ కేర్కు కాల్ చేస్తూ సంభాషణ ప్రారంభం అవుతుంది ఏజెన్సీ ప్రతినిధి హలో ఇది మహీంద్ర ఏజెన్సీ కస్టమర్ కేర్ నేను మీకు ఎలా సహాయపడగలను నేను హలో నేను నందు మాట్లాడుతున్నాను నేను ఇటీవలే మీ ఏజెన్సీ ద్వారా ఒక వాహనం బుక్ చేసుకున్నాను

ఏజెన్సీ ప్రతినిధి క్షమించండి మీరు ఇబ్బందులు ఎదుర్కున్నందుకు మేము చింతిస్తున్నాను దయచేసి మీ బుకింగ్ వివరాలు అందించగలరా నేను నా బుకింగ్ ఐ డీ ఒకటి సున్నా ఏడు తొమ్మిది ఎనిమిది ఆరు ఏడు నాలుగు నాలుగు సున్నా నేను

బెంగళూరు నుంచి బీ టీ ఎం వరకు బెంగళూరులో బీ టీ ఎం వరకు ప్రయాణించాను ఏజెన్సీ ప్రతినిధి ధన్యవాదాలు మీరు చెప్పిన సమస్యను అర్థం చేసుకోవడానికి వాహనం పరిస్థితి గురించి మరింత వివరంగా చెప్పగలరా ఫిర్యాదు వివరాలు నేను ఇలా అంటున్నాను వాహన విషయానికి వస్తే ప్రధానంగా మూడు సమస్యలు ఎదురయ్యాయి మొదటిది సీట్లు చాలా చెడిపోయాయి సీట్లు పూర్తిగా చినిగిపోయాయి చాలా మురికిగా ఉన్నాయి

వెనుక సీట్లు కూర్చుంటే అసలే కంఫర్ట్గా అనిపించలేదు రెండవది టైర్ పంక్చర్ అయ్యింది ప్రయాణం మధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది స్పేర్ టైర్ కూడా బాగోలేకపోవటం వల్ల చాలా టైమ్ వృధా అయ్యింది మూడవది హారన్ సరిగ్గా పని చేయలేదు ట్రాఫిక్లో చాలా అవసరమైన సమయంలో హారన్ పని చేయడం లేదు డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సేవాపై అసంతృప్తి ఏజెన్సీ ప్రతినిధి మేము మీ అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలం మీ ప్రయాణ అనుభవం బాగుండాలి కానీ మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మాకు విచారం కలిగిస్తోంది నేను ఇంత పెద్ద ఏజెన్సీ నుంచి వాహనాలు అందించాలి కానీ ఇలాంటి నిర్లక్ష్య పరిస్థితిని ఎలా జరిగిందో అర్థం కావడం లేదు

ఏజెన్సీ ప్రతినిధి మనం కస్టమర్లు ఫీడ్బ్యాక్పై దృష్టి పెడతాం అయితే ఈ ప్రత్యేకమైన కేసులు మేము పూర్తిగా విచారణ చేస్తాం వాహన పరిశుభ్రమా పరిశుభ్రత మరియు మెయింటెనెన్స్ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన డ్రైవర్ లేదా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం పరిష్కారం కోరతూ ఇలా నేను నేను మీ దగ్గర నుంచి సరైన పరిష్కారం ఆశిస్తున్నాను నా ప్రయాణంలో చాలా ఇబ్బంది పడ్డాను కనీసం నన్ను కామ్ కాంపెన్సేట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏజెన్సీ ప్రతినిధి ఈ సమస్యకు పరిష్కారంగా మేము మీకు ఇరవై శాతం రీఫండ్ అందించగలం లేదా మీ తదుపరి బుకింగ్ పై డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది నేను ఒకవేళ మీరు ముందుగానే వాహనాలకు సరిచూసి పంపిస్తే ఇలాంటి పరిస్థితి రాదు నేను ఇప్పుడు ఈ ఫిర్యాదు దాఖలు చేస్తున్నాను కానీ మీ సేవలు మెరుగుపరిచాలని గట్టిగా కోరుకుంటున్నాను ఏజెన్సీ ప్రతినిధి మీ ఫీడ్బ్యాక్ మా మేనేజ్మెంట్కు పంపిస్తాము మేము త్వరలో మరింత మెరుగైన సేవను అందించడానికి కృషి చేస్తాము నేను సరే నా ఫిర్యాదును సర్వీసిగా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఏజెన్సీ ప్రతినిధి మీరు మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదములు